హలో లజీజ్ మల్టీ క్యుసైన్ రెస్టారెంట్ అండి నమస్తే అండి నాకు వచ్చి చి చికెన్ మంచూరీ మీ మీ హోటల్లో ఫేమస్ అంట కదా చాలా మంది చెప్పారు ఇక్కడ సరౌండింగ్స్లో నాకు టు ప్లేట్స్ ఆర్డర్ తీసుకోండి తర్వాత టు చికెన్ బిర్యాని కావాలి టు కావాలండి మళ్ళీ వచ్చేసి ఫ్రాన్స్ ఫ్రై వచ్చేసి ఒక టు తీసుకోండి కొంచెము వన్ థర్టీ లోపల కావాలండి ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు మళ్ళీ వయసైన వాళ్ళు కూడా ఉన్నారు నేను క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చేస్తానండి నేను అడ్రస్ ఒకసారి చెప్తాను ఎందుకంటే ఈ స్ట్రీట్ కొంచెం ఇబ్బంది రావడం నోట్ చేసుకుంటారా నోట్ చేసుకుంటారా ట్వెల్వ్ బార్ ఎయిటీ సెవెన్ స్వామి స్ట్రీట్ డీలక్స్ కాలనీ నాకు వచ్చేసి అక్కడ క ట టర్నింగ్లో సుప్రియ స్కూల్ అని ఉంటుంది అదే ల్యాండ్మార్క్ అన్నమాట అక్కడ వచ్చి మీ డెలివరీ బాయ్ని కాల్ చేయమని చెప్తే నేను బయటకి వస్తాను ఒకదానిలో ఒక బిర్యానీలో మాత్రం స్పైస్ తక్కువేయండి అది పిల్లల కోసమని చెప్పి అవునండి ఫ్రాన్స్ ఫ్రై అండి బిర్యాని కాదు ఫ్రాన్స్ ఫ్రాన్స్ ఫ్రై అండి మళ్ళీ మా మంచూరియాలో వచ్చేసి స్పైస్ కూడా తక్కువేయండి కొంచెము లేదు టూ ప్లేట్స్లోను తక్కువ వెయ్యండి ఫ్రాన్లో మాత్రం నార్మల్గానే వెయ్యండి అది పెద్దవాళ్ళకి ఇది చికెన్ మంచూరియా నే పిల్లల కోసమని ఆర్డర్ చేశాను ఓకే అండి ఓకే మేడం సుప్రియా స్కూల్ ద ఓకే మేడం థ్యాంక్ యూ